స్కూల్ తర్వాత ట్యూషన్ గురించి చెప్పాలనంటే మనం స్కూల్లో కొంత వరకు నేర్చుకో ఉంటాము దాన్ అక్కడ ఇచ్చిన మనకు హోమ్వర్క్ అనేది కంప్లీట్ చేయాలంటే ఇంటికి ఇంటి వద్ద చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వాటిల్లో పలూ ప్రశ్నలకు మనకి సమాధానలు దొరకుపోవచ్చు అదే ఒక ట్యూషన్లో జాయిన్ అయితే మనకు ఆ ప్రశ్నలకు సమాధానం నేర్చుకోవచ్చును అలానే స్కూల్లో చదువ్కున్న టీచర్స్ చెప్పిన స పాఠాలను వాటికి సంబంధించిన క్వషన్స్ను వాటికి ఆన్సర్స్ని తెలుసుకోవచ్చు అలానే పలు పలుటయ సమయాల్లో వాటిని చదువుకోనే దానికి ఈజీగా ఉంటుంది వ వారు ఇచ్చిన హోంవర్క్ని చాలా ఈజీగా చేయవచ్చు అలానే స్కూల్ తర్వాత వచ్చిన తర్వాత పాఠశాలలో ఎన్నో మనకు హోమ్వర్క్స్ ఇస్తూ ఉంటారు ఎన్నో క్రీడా సమస్యలు ఇస్తూంటారు ప్రవే అదిగాక ప్ర ప్రభుత్వ పాఠశాలల్లో చాలా తక్కువగా స టీచ్ చేస్తూ ఉంటారు అలాంటి సిచువేషన్స్లో హోమ్ టూ ట్యూషన్స్ అనేది చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలానే ఈ పాఠశాలలో చ ప్రభుత్వ పాఠశాలలో చాలా స్వేచ్ఛగా ఉంటుంది మిగిలిపోయిన పాఠాలకు పాఠ్యపుస్తకాలను చదువుకొని వాటికి మనము మ మంచి నైపుణ్యతను పరీక్షల్లో మంచి మార్కులను సం మంచి మార్కులను సంపాదించుకోడానికి అర్హతను కలిగి ఉంటాము అలానే ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ నైపుణ్యతను కలిగి ఉంటుంది కానీ ప్రవేట్ పా ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నంత విధి విధానంగా టెక్నాలజీ అని అనేది చాలా తకువ్గా ఉంటుంది నాక్ తెలిసినంతవరకు స్వే ట్యూషన్ అనేది ప్రతి మనిషికి చాలా వరకు దోహదపడుతుంది ప్రవేట్ క్లాసెస్సు వినడం వలన మనకు మ నై మనలో ఉన్న నైపుణ్యతను అలానే మనలో ఉన్న విశిష్టతను పెంచుకోవచ్చును